నాకు కెమరాలో ఫోటోలు తీయడము అంటే చాలా ఇష్టం అందరూ అందులోనూ ప్రకృతి సహజ సిద్దమైన ఫోటోస్ తీయడము అంటే మరింత ఇష్టం వర్షం వస్తున్నప్పుడు జల జల పారేటి సెలయేరులు మరియు పక్షుల కిలకిలా రావాలు చల్లటి గాలి చక్కటి ఎంతో అందంగా కనిపించే ఆకాశము ఇలాంటి ఫొటోస్ మరియు రకరకాల పక్షులు రకరకాల జంతువుల యొక్క ఫోటోస్ని తీయడమంటే చాలా ఇష్టం రకరకాల చెట్లు వాటి యొక్క అందమైన ఫ్లవర్సు ఎంతో చక్కగా వాటి యొక్క పువ్వుల సువాసన ఎంతో చక్కగా అనిపించేది నేను ఫొటోస్ తీయడానికి వెళ్ళినప్పుడు ఈ అందమైన ప్రకృతిని ఎంతో అందంగా చిత్రీకరించడం కూడా ఒక కలే అనిపించేది నాకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం చిన్నప్పటినుంచి ఒక హాబీగా ఆ ఫోటోగ్రఫీని నేర్చుకోని ఆ కెమెరా కెమెరాలో ఎన్నో వందల వేల ఫోటోలు తీసాను ఒకసారి ఆ ఫోటోస్ మనం చూసుకున్నప్పుడు ఆ క్షణం ఒక్క క్షణం ఆ క్షణంలోకి వెళ్ళి ఆ యొక్క మధుర తీపి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటాము ఫొటోస్ అనేవి ఒక జ్ఞాపకాలు మెమొరీస్గా ఎప్పుడూ మనతోనే ఉంటాయి అందుకే చాలా మంది ఇన్ ఫాక్ట్ అందరూ మనం మంచి మన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను ఫోటోస్ ద్వారా చిత్రీకరించుకుంటారు అది చూసినప్పుడు ఒక్క క్షణం ఎంతో ఆనందము అనిపిస్తుంది మరియు నేను ఒక రోజు కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో అద్భుతంగా ఒక ఒక సినారి కనిపించింది అది ఫోటో తీయగా నాకు అవార్డు కూడా బహుకరించారు ఫోటోలు తీయడము అనేది ఒక కళ అది ఎంతో ఫోటోగ్రాఫర్కి ఉన్న గొప్ప వరం ఏమిటంటే అందరిని నవ్వించగలిగే శక్తి ఒక ఫోటోగ్రాఫర్కి మాత్రమే ఉంది ఫొటోస్ తీయడంలో కూడా ఎన్నో రకాలుగా ఎంతో అద్భుతంగా తీయవచ్చు అని నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నప్పుడే అర్ధమయ్యింది ప్రతీ దాంట్లోనూ ఒక కళ ఉంటుంది అందులో మనం మన యొక్క నైపుణ్యాన్ని మరింత పెంచుకోని అందులో ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా మారాలి అన్నది నా ఆశ ఫోటోగ్రఫీ అంటే అది ఒక పని కాదు అది ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఒక గొప్ప కళ అని నేను భావిస్తాను మరియు ఫోటోగ్రఫీలో మళ్ళీ పల్లెటూరిలో అయితే ఎంతో చక్కగా ప్రకృతి ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ తీస్తూ ఉంటే ఎంతో ప్రశాంతతని మనకెంతో ఏకాగ్రతను ఇస్తుంది ఎంతో పీస్ని ఇస్తుంది ఫోటోగ్రఫీలో ఉన్నంత గొప్పతనం మాధుర్యం ఇది మనకు కొన్ని యేళ్ళ వెనక్కు తీసుకు వెళ్తుంది ఆ ఫొటోస్ ద్వారా ఫొటోస్ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను గొప్ప మనుషులను మనకు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది ఫోటో ఫొటోగ్రఫీ ఫొటోస్ ఎప్పుడూ గొప్పవే నేను మరీ ముఖ్యంగా ఈ ఫొటోసు తీయడానికి ఒక గొప్ప ఒక రీజన్ ఉంది ఈ ఫోటోగ్రఫీ అనే ప్రొఫెషన్ని ఎంచుకోవడానికి ఒక రీజన్ ఉంది అది ఏమీటంటే చిన్నప్పుడు మా సార్ ఒక అందమైన ఫొటోని నాకు చూపించి ఇది నేనే తీసాను అని చెప్పారు అప్పుడు చెప్పిన సమయంలో ఆయన కళ్ళల్లో ఏదో సంతోషం నేనే తీసాను దీనికి ఒక అవార్డు వచ్చిందని ఆయన చెప్పినప్పుడు ఆ సంతోషాన్ని నేను కూడా అనుభవించాలి అనుకున్నాను ఎంతో ఇష్టంగా ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను ఎన్నో వందల వేల ఫొటోలు తీసి ఎంతో మంది సంతోషానికి కారణము అయ్యాను ఫోటోగ్రఫీ అనేది ఒక చెప్పుకోదగ్గ కళగా ఇప్పుడు ప్రాచూర్యం పొందింది